భారతదేశంలో ప్రసిద్ధ ప్రసిద్ధి చెందిన కొన్ని నృత్య శైలిలు ఏమిటి భారతదేశంలో ప్రసిద్ధ నృత్యరాలు నృత్యకరా కారులు ఎవరైనా మీకు తెలుసా భారత దేశంలో ప్రసిద్ధమైన నృత్యాలు ఏంటంటే భ భరతనాట్యం కూచిపూడి ఇవే ఎక్కువ అంటే ఇవే భరతనాట్యం కూచిపూడి ఇవే ఉంటాయి ఎక్కువ ఎందుకంటే భరతనాట్యం చేస్తే ఎంత బాడీ ఫ్లెక్సిబుల్ కానీ మంచిగా ఉంటుంది అన్నమాట బాడీ మెయింటెనెన్స్ ఇట్లా మంచిగా ఉంటాయి దాని ప్రసెంటేషన్ డ్యాన్స్ ప్రసెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే భరతనాట్యం అంతా వల్గర్గా కాకుండా కొంచెం డీసెంట్గా మంచిగా ఉంటుంది ఇన్నోవేటివ్గా మంచిగా ఉంటుంది దాని డ్రెస్సింగ్ స్టైల్ కూడా వైట్ క్లాత్ వైట్ క్లాత్తో మంచిగా లైక్ తెలుగు అమ్మాయి ట్రెడిషనల్గా కొంచెం మంచిగా ఉంటుంది భరతనాట్యం కానీ దాని వెనకాల ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నో కష్టాలు చేస్తే కానీ భరతనాట్యం ప్రసిద్ధమైన నృత్య కారులు కార్మికుల కారులు ప్రసిద్ధం అవ్వరు అంత ఉంటుంది వాళ్ళ వెనకాల వాళ్ళు చేసే పని వాళ్ళు చేసే ప్రాక్టీస్ రిహార్సల్స్ అంత ఉంటాయి నాకు భరతనాట్యం ఇష్టం ట్రై చేసిన కానీ ఇంకా నావల్ల కాలేదు భరతనాట్యం క్లాసికల్గా వెళదాం చేద్దామని ఎప్పుడో ఎయిత్ క్లాస్లో ట్రై చేసిన కానీ రాలేదు కానీ భరతనాట్యం చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది భరతనాట్యం ఇంక ఏంటి టి భరతనాట్యం అంటే ఇక ఏ సాంగ్ పైన వేయచ్చు ఇప్పుడు ఈ యోగా డ్యాన్సెస్ పైన కూడా వేయచ్చు కాకపోతే దానికి ఒక రెస్పెక్ట్ ఉంది దానికి ఒక నేమ్ ఉంది దానికి ఒక ఫేమ్ ఉంది అందుకని ఏదో పిచ్చి పిచ్చి పాటలకి కాకుండా తెలుగు పాటలకి సంస్కృతంలో ఉండే పాటలకి దేవుని పాటలకి వాటికి ఈ భరతనాట్యం వేస్తే కొంచెం దానికి ఒక అలంకరణ చేసినట్టు దాన్ని ఒక మోడిఫై చేసినట్టు దాన్ని భారతనాట్యాన్ని రీమోడిఫై చేసినట్టు ఉంటుంది అంట ఎంత మంచిగా ఉంటుంది భరతనాట్యం అది ఇంకా మన భారత దేశంలో అంటే ఎంతో విదేశీల్లో మన భారతదేశానికి మన భారత దేశంలో ఉన్న భరతనాట్యానికి ఎంతో ఎంతోమంది ఫాన్స్ ఎంతోమంది బయట దేశాల్లో చాలామంది మన భారతదేశంకి వచ్చి నేర్చుకోవాలి భరతనాట్యం నేర్చుకోవాలి అని నేర్చుకోవాలి అన్న ఉత్సాహం ఆరాటం ఎంతో విదేశీ ప్రజల మనసులో ఉంటుంది అన్నమాట చాలా అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి భరతనాట్యం మనం కూడా ఏం చేయాలి అంటే మన పిల్లలకి మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవేమీ మర్చిపోకుండా ఈ డీజేలు ఇవన్నీ కాకుండా మర్చిపోకుండా ఈ భరతనాట్యం కూచిపూడి ఇంకా అంటే మణిపురి ఇలాంటివి మనం నేర్పించాలి వాళ్ళకి నేర్పిస్తే కొంచెం వాళ్ళకి మన తెలుగు భాష కానీ వాళ్ళకి మన దేశం యొక్క ప్రాధాన్యత వాళ్ళకి తెలిసి వస్తుంది అప్పుడు అప్పుడు ఇంక మన దేశం యొక్క భావోద్వేగాలు మంచి చెడులు వాళ్ళు దిద్దుతారు అన్నమాట మన ఫ్యూచర్ జనరేషన్ అట్లా అన్నమాట అట్లా మన భారతదేశంలో భరతనాట్యమే ఎక్కువ ప్రసిద్ధమైనది ఇంకా భారతదేశంలో ప్రసిద్ధమైన నృత్యకారులు అంటే ఇంక భరత భారతమాత ఏంటిది భరతనాట్యంలో ఎవరు నృత్యకారులు నాకు అంతగా ఐడియా లేదు కానీ భరతనాట్యం ఎంత అయితే అది మెయిన్ రోల్ ప్లే చేస్తుందో నార్మల్ ఏంటి మళ్ళీ హిప్ హాప్ డ్యాన్సస్ కానీ అవి కూడా అంతే అంతే ప్లే చేస్తుంది రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు మైకల్ జాక్సన్ ఇంకా ఇంకా ఇంకా ఎవరు మైకల్ జాక్సన్ ఆయన ఒక నృత్యకారుడే ఇంకా అట్లా ఊర్వశి సాంగ్ చేసిన హీరో పేరు ఆయన కూడా ఒక నృత్యకారుడే మంచిగా చేస్తాడు ఏమబ్బా అంటే రోల్ మోడల్ లాగా ఇంప్రెస్సివ్గా మంచిగ మంచిగా ఉంటుంది అన్నమాట వీళ్ళు నాకు తెలిసిన డ్యాన్సర్స్ యష్ మాస్టర్ వీళ్ళందరు ఇంకా చిన్నవాళ్లు కానీ యష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ సుధీర్ ఇలా కానీ ఇవన్నీ చాలా చిన్నవి భరతనాట్యం ముందైతే భరతనాట్యం అంత మంచిది అది ఏంటో కానీ అర్థం కాదు భరతనాట్యం డ్యాన్ అది వేసే వేసింది భరతనాట్యం వేసేది డ్యాన్స్ వేసేది పక్కకు పెడితే ఆ డ్రెస్ వేసుకొని తయారైతే ఆ లుక్కే వేరు అంత మంచిగా ఉంటుంది అన్నమాట అంత ఇంప్రెస్సివ్గా చాలా క్యూట్గా మంచిగా ఉంటుంది అది ఎవరికి వేసిన అది మంచిగా ఉంటుంది కాకపోతే కొంచెం తెల్లగా ఉన్న వాళ్ళకి వేస్తే బాగుంటుంది తెల్లగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఆ భరతనాట్యం డ్రెస్ అయితే పొడుగు జుట్టు ఉన్న వాళ్ళకి వేస్తే ఇంకొంచెం అందంగా మంచిగా ఉంటారు అన్నమాట అట్లా ఇంకా డ్యాన్స్ చేస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటారు అన్నమాట మంచిగా ఈమధ్య జనరేషన్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే భరతనాట్యం హిప్ హాప్ డాన్స్లకి ఈ డీజే పాటలకి భరతనాట్యం వేస్తున్నారు అర్థం కాదు అసలు అట్లా చేస్తున్నారు సరే అయినా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి ఎంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే అంత తిరిగి మనకి వస్తుంది సో అలాంటివి ఏమీ ఎంకరేజ్ చేయద్దు మనం బయట సొసైటీకి కానీ మన చిల్డ్రన్స్ కానీ హిప్ హాప్ల పాటలకి భరతనాట్యం వేయండి ఇట్లా అని చెప్పి డీజే పాటలకి తెలుగు పాటలలో దేవుని పాటలు దేవునికి సంబంధించిన పాటలు భరతనాట్యం ఇవి మామూలుగా ఏమైనా పాటలు ఉంటే ఆ పాటలకి భరతనాట్యం వేస్తే దానికి ఒక అందం చందం ఈ డీజే పాటలకి భరతనాట్యం వేస్తే దానికి అందం ఏడ ఉంటుంది చందం ఏడ ఉంటుంది అందం ఉండదు చందం ఉండదు అందుకని వేసే పాటలని కూడా మనం మంచి పాటని సెలెక్ట్ చేసుకోవాలి మంచి పాటని సెలెక్ట్ చేసుకుని భరతనాట్యం వేయాలి భరతనాట్యం వేసినాం అంటే ఇంకా అది ఎంతో ఇంక చాలా మంచి నేమ్ ఫేమ్ని ఇస్తుంది అన్నమాట దాని నేర్చుకోవడం కానీ చాలా ఇప్పుడు అంతా నేర్చుకో ఎవరు నేర్చుకోవట్లేదు చాలా తక్కువ ఇంక బయట దేశాలలో వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు అంటే అది మన భారతదేశం యొక్క నృత్య శైలి ఇలా ఇంపార్టెన్స్ అట్ల ఉంటుంది అన్నమాట మన భారతదేశం యొక్క ప్రసిద్ధి వాళ్ళ దగ్గర అట్ల ఉంటుంది అట్లా మన భారతదేశాన్ని ఈ విధంగా వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు అంటే ఒకపక్క మనకి యూస్ఫుల్ అవుతుంది ఒకపక్క వాళ్ళకి ఒక యూస్ఫుల్ అయితుంది ఎట్లా మనకి యూస్ఫుల్ అవుతుంది అంటే మనం వాళ్ళకి భరతనాట్యం నేర్పిస్తున్నాం కదా అట్లా వాళ్ళు వాళ్ళకి మనం యూస్ అవుతున్నాం అంటే మనకే కదా లాభం ఇంకా మనం పర్ఫెక్ట్ అవ్వచ్చు ఎన్ని రిహార్సెస్ చేసి ఇంక మనం పర్ఫెక్ట్ అవ్వచ్చు తెలుసుకోవచ్చు డ్యాన్స్ గురించి అట్లా వాళ్ళకి ఏంటి అంటే నేర్చుకుంటున్నారు మన నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు అట్లా ఇద్దరికి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా భరతనాట్యం ఎంతో ఇంపార్టెంట్ ప్లేని రోల్ చేస్తుంది భరతనాట్యం మంచిగా ఉంటుంది భరతనాట్యం చేస్తే మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది భరతనాట్యంకే కాదు భరతనాట్యం చేసిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట భరతనాట్యం అమ్మాయిలే వేయాలి అని ఏమి ఉండదు అబ్బాయిలు కూడా వేస్తారు ఆ భరతనాట్యం ఎవరు వేసిన దానికి అది వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి దాన్ని చాలా దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి మంచి అంటే కళ పేరు గుర్తింపు చాలా మంచిగా ఉంది అన్నమాట అందుకే మనం ఎంకరేజ్ చేయాలి మన ఫ్యూచర్ జనరేషన్కి భరతనాట్యం నేర్చుకోవడానికి